హలో సార్ మా పిల్లవాడు ఒంటరిగా ప్రయాణించాడు మరియు విమానాశ్రయంలో సహాయం కావాలి అని అడిగాను మైనర్లకు సహాయం చేస్తారని విన్నాను అందుకని మిమ్మల్ని అడిగాను సహాయం చేసారా లేదా సార్ తోడు లేని మైనర్లకు ప్రత్యేక స సమయాన్ని సహాయాన్ని ఇస్తారని మేము మీకు ఇంతకుముందు కాల్ చేసాము ఇప్పుడు మా పిల్లవాడు ప్లయిట్ దిగాడు మా పిల్లవాడికి సహాయం చేసారా లేదా సార్ బాగా చూసుకున్నారని అనుకుంటున్నాను పిల్లవాడు కూడా బాగా చూసుకున్నారని చెప్పాడు విమాన వి విమానయాన సంస్థకు మా వద్ద నుండి ధన్యవాదాలు చె చెప్పుకుంటున్నాను మా పిల్లవాడిని క్షేమంగా ఇంటికి చేర్చినందుకు ధన్యవాదములు